నాకు ఇష్టమైన ఇండోర్ గేమ్ ఏమిటి అంటే షటిల్ ఇది ఒక రకమైన మంచి గేమ్ ఎందుకంటే నాకు అంత ఆసక్తి కలిగింది దాని మీద అంటే దానికి బయట వాతావరణంతో పని ఉండదు ఇంకా అలానే చక్కగా ఇండోర్ గేమ్ ఇండోర్ గేమ్స్ అంటే తెలిసిందే కదా అలాగా అందరూ

స్థితి నుంచి మెరుగుపరుస్తుంది ఇంకా అలానే బలాన్ని ఇస్తుంది ఇంకా వ్యాయామం కూడా చేయనవసరం లేదు ఆ షటిల్ ఆడడం వల్ల మనకి ఎన్నో ప్రయోజనాలు కూడా ఉన్నాయి

గేమ్ అంటే చాలా ఇష్టం అండ్ ఆసక్తికరమైన

ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చాలా రకమైన గేమ్ అన్నిటిలో పోలిస్తే

కొన్ని కొన్ని అంశాలు దాంట్లో ఉంటాయి అందుకే నేను దాన్ని చూజ్ చేసుకున్నాను

ఇంకా ఇంకా చెప్పాలి అంటే ఇదొక రకమైన

గేమ్ ఆడినప్పుడల్లా మనకి మనసుకి తృప్తిగా అనిపిస్తుంది మొత్తం చాలా బాగా ఆడేసి లాస్ట్లో కూర్చుంటే చాలా హాయిగా ఉంటుంది ఇంటికి వెళ్ళి శుభ్రంగా పడుకోవచ్చు

ఇంకా ఏమిటంటే అదొక అప్పట్లో

వాతావరణం పరిస్థితులకు బాగా లేకపోతే ఇండోర్ గేమ్స్ ఆడేవాళ్ళు ఇండోర్ గేమ్స్లో షటిల్ ఒకటి షటిల్ అనేది టూ పర్సన్స్ ఆడుతారు కాబట్టి డబుల్స్ ఆడుతారు లేకపోతే సింగిల్స్ కూడా ఆడుతారు ఏదైనా ఒకటే అనుకోండి సింగిల్స్ ఆడితే బాడీ బాగా స్ట్రెయిన్ అయ్యి మంచి ఫీల్తో ఉంటుంది